గుడ్ మార్నింగ్ మ్యామ్ అవును మ్యామ్ అవును మ్యామ్ అయ్యో అవునా మ్యామ్ ఎలా ఎట్లా ఇప్పుడెలా ఉంది మ్యామ్ హాస్పిటల్ తీసుకెళ్ళండి మ్యామ్ మేమొస్తాం ఓకే మ్యామ్ మేము కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాం మేమొస్తున్నాం మ్యామ్ మీరు హాస్పిటల్ తీసుకెళ్ళండి ఏం చేస్తున్నారు మ్యామ్ చూసుకోకుండా మరి మీరేం చేస్తున్నారు మ్యామ్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదా పీటీస్ వాళ్ళు ఉంటారు కదా మేం ఎవరం ఇంటి దగ్గర లేము మ్యామ్ కొంచం లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాం మేం వచ్చే లోపల ఓకే మ్యామ్ నేను పంపిస్తాను ఓకే చూసుకోండి మ్యామ్ జాగ్రత్త